ఆంధ్రప్రదేశ్లో వినోదం అలాగే రాత్రి జీవనానికి అనుకూలంగా ఉండే ముఖ్య జిల్లాలు ఏమిటంటే ముందుగా విశాఖపట్నం అనుకూలంగా ఉంటుంది అలాగే విజయవాడ అలాగే మన కోనసీమ జిల్లాకు వచ్చినప్పటికీ రావులపాలెం ఇలా దిండి రిసార్ట్లు ఇలాంటివన్నీ అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో సమేశ్వర గుడం అని అలాగే తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి ఇలాంటివన్నీ కూడా ముఖ్య నగరాలతో పాటు రాత్రిపూట జీవనానికి కూడా ఎంతో కొంత దోహదపడుతున్నాయి ముందుగా మనం చెప్పినట్టు విశా విశాఖపట్నం అంటే అది వైజాగ్ అని కూడా అంటారు అక్కడ మనకి వినోదంతో పాటు రాత్రి జీవితం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అక్కడ పబ్బులు అనేవి ఉన్నాయి పబ్బుల్లో యువతీ యువకులు అంటే పద్దెనిమిది సంవత్సరాల నిండిన ఎవరైనా కానీ దాంట్లోకి ప్రవేశం ఉంటుంది డబ్బులు కట్టి వెళ్లాల్సి ఉంటుంది అందులో వారు పాటలు డీజే పాటలు ఇలాంటివన్నీ డాన్స్లు చేసుకుంటూ కొన్ని పానీయాలు తాగుతూ వారు ఎంతో వినోదంగా వినోదంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు అది తప్పని మనం ఎవరని చెప్పలేము వారి బాధలు కొన్ని మర్చిపోవడానికి అని కూడా కొంతమంది వెళుతూ ఉంటారు అలాగని ఈ అతిగా తాగడం కానీ అతిగా ప్రవర్తించడం కూడా తప్పే అలాగే మనం ఇంకా చెప్పాలంటే బీచ్ ఉంటుంది వైజాగ్లో ఆ బీచ్లో మనం లేదా మనతో స్నేహితులు మనమందరం కలిసి వెళ్లిన కూడా రాత్రులు ఆడుకోవడానికి లేదా అక్కడ బీచ్ మీద ఉండే ఆహారం తినడానికి అక్కడ చాలా రకాల ఆహారాలు కూడా ఉంటాయి మనం వాటిని అక్కడికక్కడే తినడానికి అనుమతి ఉంటుంది అలాగే మనము చూసినట్లయితే సినిమా హాల్లో కూడా సెకండ్ షో అంటారు రాత్రి మాట్లు తొమ్మిది తొమ్మిదిన్నరకి మొదలవుతున్నాయి ఆ సినిమా హాల్లోకి వెళ్ళీ వారు సెకండ్ షో అనేసి సెకండ్ షో అనే షోలో ఏ సినిమా అయితే వేస్తారో దాన్ని చూడడానికి ఇష్టపడతారు ప్రజలు చాలామంది యువకులు రాత్రిపూట వెళ్లడానికే ముగ్గు చూపుతారు అలాగే మనం చెప్పినట్లు సమేశ్వర గూడెంలో మీకు రాత్రి జీవితం కూడా మీకు చాలా బాగా కనబడుతుంది ఎందుకంటే అక్కడ రాత్రి మీరు మూడింటికి వెళ్ళినా కూడా మీకు అక్కడ ఆహారం అనేది దొరుకుతుంది అలాగే మీకు కావాల్సిన ఆహార పదార్థాలు అడిగిమరీ చేయించుకోవచ్చు అలాగే అక్కడ బార్ అండ్ రెస్టారెంట్లు కూడా ఉన్నాయి దాని పేరు పవన్ అండ్ బార్ అండ్ రెస్టారెంట్ అంటారు అది అక్కడే మీకు పరోటాలు పుల్కాలు బిర్యానీలు కూడా ఉంటాయి పరోటాలు మీకు కోడి కూర పులుసుతో మీకు అందిస్తారు ఇలాంటివి కూడా మీకు మన పశ్చిమగోదావరి జిల్లాలో ఉంటాయి అలాగే మన కోనసీమ జిల్లాలో ఉన్న రావులపాలెంలో మీకు చెప్పినట్టుగా రెస్టారెంట్లు అలాగే బార్లు కూడా ఉన్నాయి విక్టరీ బార్ అండ్ రెస్టారెంట్ ఒకటి అలాగే రాయల్ బార్ అండ్ రెస్టారెంట్ ఒకటి ఇలాంటివన్నీ కూడా అక్కడికి వచ్చే వారందరికీ వారు కావాల్సినవి ఇస్తూ అలాగే కొంతమంది విడిగా ఏదైతే అడుగుతారో అవి కూడా ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉంటారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన జిల్లాలంటే నేను చెప్పినట్లుగా రాజమండ్రి కూడా ఒకటి ఉంటుంది రాజమండ్రిలో కోటిపల్లి బస్సు స్టాండ్ దగ్గర నుండి కొంచెం దూరంగా వెళ్తే అక్కడ ఒక బజారు అనేది ఉంటుంది అక్కడ కూడా మనం తిండి పదార్థాలు లేకపోతే రాత్రి ఒంటి గంట అయినా కూడా తిరుగుతూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పని మీద లేకపోతే ఆనందాన్ని వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటారు వారందరికీ కూడా రాజమండ్రి అనేది అక్కడ రోజు మిల్క్ అనేది కూడా చాలా ప్రాముఖ్యం చెందింది రాజమండ్రిలో మన కోనసీమ రావులపాలెంలో అయితే కుండ బిర్యానికి ఎక్కువగా ప్రసిద్ధి పొందింది ఇలాంటివన్నీ కూడా మనము మన కోనసీమ జిల్లాలో అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి వినోదం అలాగే రాత్రి జీవితం చూడడం చాలా సహజమైపోయింది ఈ మధ్యకాలంలో